తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం కోసం పాత చెట్లను నరికి వేేశారు అటువంటి చర్యలు మనకు ఎలా హాని కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం కోసం చాలా పాత చెట్లను నరికి వేేశారు అటువంటి చర్యలు మనకు ఎలా హాని కలిగిస్తాయంటే చెట్లను నరికేయడం వలన అన్నీ నష్టాలే కానీ ఏ ఉపయోగాలు ఉండవు వాతావరణంలో గ్రీన్హౌజ్ వాయుపు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది పంటలు తగ్గిపోవడం జరుగుతుంది మరియు నేల కోత కలుగుతుంది వాతావరణంలో ఎప్పుడూ లేని విధంగా మార్పులు జరుగుతాయి మరియు వాతావరణంలో వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది అందులోనే మనకి ఎన్నో అంతు చిక్కని రోగాల బారిన పడుతూ ఉంటాము దానివల్ల చెట్లని నరికివేయ కూడదు